నా జీవితంలో నేను ఎక్కువగా వాల్యూ ఇచ్చే రిలేషన్ ఏమైనా ఉంది అంటే అది ఫ్రెండ్సిప్ ఎందుకు ఫ్రెండ్షిప్ ఎందుకు వాల్యూ ఇస్తాను పేరెంట్స్కి ఎందుకు ఇవ్వను అంటే పేరెంట్స్కి కూడా వాల్యూ ఇస్తాను కానీ మనకి అన్ని సిచ్యువేషన్లలో మనం అన్ని సమస్య చాలా సమస్యలు ఉన్నప్పుడు అన్ని సం సందర్భాల్లో మనం పేరెంట్స్ ప్రక్కన ఉండలేము ఉండలేము కూడా ఎందుకంటే ఒక్కొక్క సమయంలో మనం బయటికి వెళ్ళాల్సి వస్తుంది మన రాష్ట్రం దాటాల్సి వస్తుంది లేదా మన జిల్లా దాటాల్సి వస్తుంది అలాంటి టైంలో మన చుట్టూ మన పెద్దవాళ్ళు ఉండరు అలాగని ఫ్రెండ్స్ కూడా ఉండరు కొన్ని కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యలు ఏవైనా పెద్దవాళ్ళు మన అమ్మవాళ్ళకి చెప్తే కంగారు పడతారు వాళ్ళు మనకు తగ్గ సమాధానం ఇవ్వలేరు కానీ అలాంటి సిచ్యువేషన్లో మనకి ఒక ఫ్రెండ్ మాత్రమే తోడుంటాడు మన ఫ్రెండ్ అనేవాడు మనకి తోడుంటే మనీ ఎలాంటి విజయాలైనా సాధించవచ్చు అనేది నా అభిప్రాయం ఎందుకంటే కష్ట సుఖాల్లో పేరెంట్స్ ఉంటారు కాదు అని చెప్పలేను కానీ మనకి వెన్నంటే ఉండి మన విజయానికి అన్ని విధాలుగా సహకరించేవాడు ఫ్రెండు మన మేలు కోరుకుంటాడు తప్ప మన కీడు ఎప్పుడూ కోరుకోడు తను ఇబ్బంది పడైనా సరే మనం మంచిగా సక్సెస్ అవ్వాలి అనేసి మనకి ఎంతో తనకు ఉన్నంతలో ఎంతో కొంత సహాయం చేసి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఫ్రెండ్ మనం కష్టాల్లో ఉండేటప్పుడు ఆదుకుంటాడు మనం ప్రాబ్లమ్ వచ్చింది అని చెబితే అది నెక్స్ట్ టైమ్ రాకుండా ఉండటానికి ప్రయత్నించేది మన ఫ్రెండ్